వాటర్ సప్లయారా మాట్లాడుతున్నది చూడండి మీరు ఇచ్చే నీటి వల్ల మా ఇంట్లో అందరికి కడు కడుపు నొప్పి వస్తుంది పక్కింట్లో కూడా ఇదే సమస్య ఉంది మీరు ఏమైనా కొత్త కెమికల్స్ వాడుతున్నారా కానీ మీరు పరిశీలన చేస్తున్నాం అని అంటున్నారు కానీ సమస్య మాత్రం రోజు రోజు రోజుకి వీటిలో పెరిగిపోతుంది ఏదైనా లోపం ఉంటే వెంటనే దాన్ని సరిచేసి పని చేయాలి మీరు ఎలా వివరిస్తున్నారో చూస్తు ఉంటే మేము తప్పక అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే టెస్ట్ చేయడం ఒక్కటే సరిపోదు మీరు మమ్మల్ని వేచి చూసేలాగ చేయకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మేము ఏ ఏ నీరు ఆయిన బాగా మరిగించాక తాగు తాగుతున్నాం కానీ ఇది శాశ్వాత పరిష్కారం కాదు కదా ఓకే కానీ ఇదే కేవలం మాటలకు పరిమితం కాకుం కాకుండా మీరు చెప్పిన ప్రకారం టెస్ట్ చేసి నిజంగా సమస్యకు ఎక్కడ ఉందో కనుగొని పరిష్కారం చేయండి ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా చూడండి అదే చేస్తాం కానీ దీని త్వరగా పరిష్కరించండి మేము ఇంకా రెండు రోజులలో వేచ్ వేచి చూడగలం అంత అంతకుమించి అయితే మున్సిపల్ అధికారుకు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది బాగుంది మేము ఈ సమాధాన్ని సమాధానాన్ని వేచి వేచి చూస్తున్నాము ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప మేము సం సంతృప్తి చెందం